మా పాఠశాలలో నిర్వహించే ఎక్స్ట్రా కరుక్యులర్ యాక్టివిటీస్లో పడడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అందులో భాగంగా నేను మా క మా పాఠశాల వారు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో పాల్గొని బహుమతిని గెలుచుకోవడం అనేది నాకు ఎంతగానో సంతోషాన్ని మిగిల్చింది